మంచిగా కొత్తగా వంట ట్రై చేస్తూ ఉంటూ ఉంటాను అదేవిధంగా ఇంకా మన ఇంటికి పేరెంట్స్తో చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో సమయాన్ని గడపాలని ఆసక్తి కలిగి ఉంటాను ఎందుకంటే మనకి ఎక్కువ శాతం అయితే మనకి చాలా అయితే మన వర్క్స్లో మన పనిలలో నిమగ్నమై ఉంటూ ఉంటాము మనకి సమయం దొరకడం అతి తక్కువ కాబట్టి మనకు దొరికిన సమయంలోనే మనం మన ఒక

నేను సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అదేవిధంగా నాకు ఇంకా ఏం చేయాలి అని అనుకుంటే ఏదైనా బుక్స్ కానీ స్టోరీస్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వాటిని ఇంట్లో బుక్స్ ఉంటాయి మా ఇంట్లో స్టోరీ బుక్స్ వాటిని తీసుకొని ఆ బుక్ని కంప్లీట్ చేయాలి అనేసి గట్టిగా పట్టి వాటిని పట్టుకొని అన్ని చదవడం కానీ స్టోరీస్ నేర్చుకోవడం కానీ వినడం కానీఎక్కువగా మోరల్ స్టోరీస్ అంటే నాకు ఎంతో ఇష్టము వాటితోనే నేను సమయం గడుపుతూ వస్తాను ఇంకా మళ్ళీ ఏం చేస్తా అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇంకా ఫోన్స్ వాడడమే ఉంటుంది ఎక్కువ ఇంకా రీల్స్ చూడడం యూట్యూబ్లో షార్ట్స్ చూడడం ఇంకా బోరింగ్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయడం కానీ ఇంకా ఎక్కువగా అయితే నేను యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ వస్తాను అట్లా అట్లా అయినా సమయం వృధా చేసుకోవచ్చు బోర్ కాకుండా ఉంటుంది అనేసి నవ్వుకోవడానికి అయినా కానీ ఒకదాన్నే ఉన్నప్పుడు కానీ బోరు వచ్చినప్పుడు కానీ అట్లా ఎక్కువగా అయితే నేను యూట్యూబ్ని యూట్యూబ్లో ఉన్న షార్ట్స్ని చూస్తూ ఉంటాను తర్వాత ఇంకా ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కానప్పుడు అయితే మంచిగా మా నాయనమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కూడా ఉంటారు మా ఇంటి పక్కనే వాళ్ళ దగ్గరికి వెళ్లి మంచిగా సమయం గడుపుతాను వాళ్ళు వాళ్ళ యోక్క జీవితంలో జరిగిన స్టోరీస్ కానీ కథలు కానీ వాటన్నిటిని నాకు చాలా మంచిగా చెబుతారు ఆడపిల్ల అంటే ఇట్ల ఉండాలి అట్లా ఉండాలి అనేసి అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలని మా నానమ్మ కానీ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకి టైం అనేది కూడా తెలియదు అంత మంచిగా వాళ్ళు మా నాకు చెప్తారు ఇట్లా అంటే ఇట్లా ఉండాలి తల్లితోని ఇట్లా ఉండాలి అని డాడీతోని ఇలా ఉండాలి అన్న వాళ్ళతో ఏ విధంగా ఉండాలి నువ్వు అది ఇది అని నాకు నేర్పిస్తూ వస్తారు వాళ్ళు వాళ్ళు మంచిగా స్టోరీస్ చెప్తూ ఉంటే నాకు మంచిగా నిద్ర వస్తుంది వినబుద్ధి అవుతుంది మంచిగా వాళ్ళతో నేను సమయాన్ని గడుపుతూ ఉంటాను అదేవిధంగా మా తాతల దగ్గరికి వెళ్తే వాళ్ళు అయితే మంచిగా నాకు కథలు చెప్పుకుంటూ మంచిగా నెత్తి మీద చేతి వేసి నెమరుతూ మంచిగా టైం పాస్ చేస్తూ ఉంటారు వాళ్ళు టైం పాస్ కావడాని కోసం వాళ్ళు కూడా నాతోపాటు కూర్చొని అయ్యి అట్లా ఇట్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వడం నేను కూడా వాళ్ళని నవ్వించడం అన్ని కోతి పనులు చేస్తూ ఉంటాను నేను కూడా వాళ్ళని ఈ ఈ యొక్క ముసలితనంలోనే మంచిగా సంతోషంగా ఉంచాలనేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తాను ఎక్కువ శాతం అయితే నేను వాళ్ళతోనే గడుపుతాను ఎక్కువగా ఎందుకంటే వాళ్ళకి ఈ ఏజ్ ఈ యొక్క వయసులోనే మనకు తోడు ఉండాలి అనేసి వాళ్ళతో స్పెండ్ చేసిన మనం వాళ్ళతో కొన్ని నేర్చుకుంటాం అలాగే వాళ్ళు మనకు నేర్పిస్తారు మనం కూడా వాళ్ళకి ఉట్టిగానే ఉన్నాం మాకు ఎవరూ లేరు అనే ఫీల్ కాకుండా వాళ్ళకు హ్యాపీగా ఉంచాలనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నేను ఎక్కువ సమయాన్ని గడుపుతాను